నేను యూట్యూబ్ చాలా ఎక్కువగా చూస్తు ఉంటాను నాకు అందులో తెలుగు చానల్స్ యూట్యూబ్లో తెలుగు చానెల్స్ అంటే నాకు చాలా ఇష్టం టీవీ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎక్కువగా చుస్తు ఉంటాను అంటే టీవీలో ఏవైనా మిస్ అయిన అవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూడడానికి నేను ఇష్టపడతాను ఈ రోజు ఒక ఏడు గంటలకి ఎనిమిది గంటలకి షో ఏదన్నా ఉంది అంటే అది నేను మిస్ చేసుకుంటే నేను నైట్ యూట్యూబ్లో నేను చూస్తాను అలాగే చాలా మంది సీరియల్ కపుల్స్ ఎక్కువగా యూట్యూబ్ ఎక్కువ చేస్తు ఉంటారు వాళ్ళు ఎక్కడికైనా యాత్రలకు అవి వెళ్ళేటప్పుడు ఎక్కువ వీడియోస్ చేస్తు ఉంటారు నేను అవి ఎక్కువగా ఫాలో అవుతు ఉంటాను అలాగే వాళ్ళు వాడే మేకప్ ఐటమ్స్ కూడా చాలా చాలా ఎక్కువగా చూపిస్తు ఉంటారు మనకి ఏ యాప్లో ఏంటి ఉంది మనకి తక్కువగా రేట్ తక్కువగా వస్తుంది అన్నది బాగా చూపిస్తు ఉంటారు నేను ఎక్కువగా ఫాలో అవుతు ఉంటాను అలాగే నేను వేరే ఏ భాషలలో ఏమన్నా చూడాలి అనుకుంటున్నాను అంటే వినోద కార్యక్రమాలు మక్బ్యాంగ్ ఐటమ్స్ అనేది నేను చూడాలి అనుకుంటున్నాను అలాగే మనకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చేస్తు ఉంటారు వేరే భాష అంటే నేను మాత్రం ఇంగ్లీషులో ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతు ఉంటాను ఆ కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం కూడా